హలో సార్ ఏం సార్ మీకు వెళ్ళాల్సిన బస్ ఇది కాదా ఇది గుంటూరు బస్ సార్ మీరు తప్పుగా ఎక్కారు మీరుక్కడ దిగాలి మరి మీరు గుంటూరు వరకు వెళ్ళి అక్కడ నుంచి మరో బస్ తీసుకోవచ్చు లేదు సార్ ఇది అక్కడే ఆగిపోతుంది బస్ మీరు ముందు స్టాప్లో దిగితే అక్కడ నుంచి మీకు కావాల్సిన విజయవాడ బస్సులు ఉంటాయి అక్కడి నుంచి మీరు వె మెల్లగా వెళ్ళొచ్చు బస్సులో ఎక్కి ఏం సార్ రిఫండ్ ఇవ్వడం కుదరదు సార్ సుమారు ఆరు గంటలకు చేరుతుంది తరుచుగా అంటే ఉంటాయి సార్ ప్రతి అరగంటకొకసారి ఉంటుంది ఖచ్చితంగా దిగాలి కదా సార్ మీరు తప్పు బస్సు ఎక్కడం మీరు చేసినాం మదటి తప్పు బస్సుకి ముందు పెట్టే బోర్డు కొంచెం జాగ్రత్తగా చూడాల్సింది కదా సార్ మీరు బోర్డ్ సరిగ్గా చూడకపోవడం వల్ల ఇంత ఇంత ఇబ్బందికి గురైతున్నారు మరోసారి వేరే బస్సు ఎక్కేటప్పుడు కొంచెం బోర్డ్ చూసి ఎక్కండి సార్ మీరు ఎంజి రోడ్లో దిగితే మంచిది మీరు బస్టాండ్ దగ్గరకి వెళ్ళాలి ఆగుతుంది సార్ ఖచ్చితంగా ఆగుతుంది తప్పదు సార్ అలాగే చెయాలి చెప్తాను సార్ ఖచ్చితంగా చెప్తాను మీరు కొంచెం ముందు సీట్లో కూర్చుంటే నాకు కూడా అంత ఇబ్బందిగా ఉండదు సార్ మీకు చెప్పడానికి నాకు కూడా సులువుగా ఉంటుంది ఇది హైదరాబాద్ నుంచి వచ్చింది సార్ మరోసారి ఇలా చెయ్యకండి సార్ కరెక్ట్గా చూసెక్కండి బస్సు మరోసా చేయకండి సార్ అందుగే చాలా ఇబ్బందికి గురవుతారు చూడండి ఇప్పుడు మీ ప్రయాణం తల కిందలుగా మారింది కొంచెం ఇబ్బందిగా మీరు సరిగ్గా చేసుంటే ఇ ఇబ్బందికి గురేటోళ్లుు కాదు మరోసారి ఇలాంటి తప్పదలు చేయకండి సార్ సార్ ఈ టైంలో అంతే సార్ కొంచెం పండగ వేళ కదా జనాలు జనాలతో నిండిపోయి ఉంటుంది బస్సు గుంటూరు వెళ్తుంది సార్ మధ్యలో మీకు కాల్సిన చోట నేను చెప్తాను సార్ మీరు దిగేయండి మీరు అక్కడ ఉంటాయి సార్ అక్కడ స్టేషన్లో మాస్టర్ ఉంటారు అతనికికి అడగండి అడిగి తీసుకోండి సరే సార్ నేను ప్యాసెంజర్ల టికెట్ తీసుకోవాలి మళ్ళీ వచ్చి మాట్లాతాను మీతోని